నేనే అండి చెప్పండి

అవునా అండి ఎప్పుడు జరిగింది అండి నైట్ బాగానే ఉన్నాడు అండి మార్నింగ్ కూడా బాగానే ఉన్నాడు అవును అండి నిన్న నైట్ కొంచెం ఫీవర్గా ఉందండి కానీ మార్నింగ్ బాగానే యాక్టివ్గా ఉన్నాడు అండి

ఇప్పుడు ఎలా ఉన్నాడు అండి వస్తాను అండి తీసుకువస్తాను అండి మీరు ఏ ట్యాబ్లెట్లు ఇచ్చారండి సరే అండి

లేదు అండి నైట్ మంచిగానే ఉన్నాడు అండి ఫుడ్ కూడా మంచిదే పెట్టాను అండి నైట్ కొంచెం ఫీవర్ అయితే ఉంది అండి బట్ మార్నింగ్కి అయితే యాక్టివ్గానే ఉన్నాడు అండి

తిసుకువెళ్తా అండి